గుడ్ ఈవెనింగ్ అమ్మా చెప్పండి ఎవరు మాట్లాడేది

చెప్పండి ఏం పేరు అమ్మా నీ పేరు ఏ ఊరు నుంచి వచ్చినావు అమ్మా మీ ఊరు ఏ ఊరమ్మా హైదరాబాద్ అన్నాక కాలేజీలో అంతగణం బోర్డులు అన్ని పెట్టినాము మీ వస్తువులకు మీరే బాధ్యులని ఇప్పుడు పర్సు పోయిందని కాల్ చేస్తారు ఏంటమ్మా మీరు వెరైటీగా కాదమ్మా మొత్తం కాలేజ్ నిండా అయ్యే బోర్డ్లు ఉంటాయి మీ వస్తువులకు మీరే బాధ్యత మీ వస్తువులకు మీరే బాధ్యత మీరే అప్ర జాగ్రత్తగా ఉండాలి అని ఉంటాయా ఉండవా అదే అమ్మా మరచిపోవద్దు హైదరాబాద్ అన్నప్పుడు కాలేజ్ అన్నప్పుడు మస్తుగా పోతుంటాయి అట్లా పోతుంటాయని మనకి తెలుసు కాబట్టి మనం జాగ్రత్తగా ఉంచుకోవాలి లేదమ్మా ఏం హెల్ప్ ఉంది చేయడానికి కూడా మేము ఆల్రెడీ ఇట్లా పోతాయనే చెప్తున్నాము కదమ్మా అందరికీ ఇన్ఫర్మేషన్ ఇచ్చినమూ ఇన్ఫర్మేషన్ ఇయ్యకుండా మీరు పోయింది అంటే మేము ఏదో ఒకటి తీసుకుంటాము తగిన చర్య ఎక్కడ పోయిందమ్మా ప్లేస్ అంటే ఏ ఏ డిపార్ట్మెంట్లో

జనరల్ బిఏ డిపార్ట్మెంట్లోనే క్లాస్రూమ్లో పోయిందా అంటే ఎట్లా క్లాస్రూమ్లో అంటే మీ ఫ్రెండ్స్ ఎవరో తీసినారులే ఓకే అమ్మా చూ చూస్తాము ఒకసారి స్టాఫ్ రూమ్కి రా ఓకే అమ్మా